ఇండోర్ స్పోర్ట్స్ అంటే భౌతికంగా ఎక్కువ స్థలాన్ని అవసరం లేకుండా గృహాల్లో లేదా హలుల్లో ఆడే క్రీడలు వీటిలో షటిల్ బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ లూడో డార్ట్ గేమ్స్ బోర్డ్ గేమ్స్ పజిల్స్ వంటి ఆటలు ప్రముఖమైనవి ఇవి మన మానసిక భౌతిక శక్తిని మెరుగుపరిచేలా సహాయపడతాయి కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళడం సాధ్యపడకపోవడం పోతే మా కుటుంబం కూడా ఇంట్లోనే ఇండోర్ గేమ్స్ ఆడుతూ సమయాన్ని ఆస్వాదించింది ముఖ్యంగా లూడో చెస్ క్యారమ్స్ వంటి ఆటలను తరచుగా ఆడే వాళ్ళంగా మారిపోయాం ఇవి కేవలం వినోదానికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచేలా కూడా సహాయపడ్డాయి చెస్ ఆడేటప్పుడు మేము కొత్త వ్యూహాలను అన్వేషిస్తూ ఒకరికంటే మరొకరు మెరుగ్గా ఆడాలని ప్రయత్నించేవాళ్ళం ఈ ఆట మా లోగిలిలో మంచి పోటీ భావాన్ని కలిగించింది అదేవిధంగా క్యారమ్స్ ఆడినప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ప్రతి ఆటలో ఎవరో ఒకరు గెలిచినా అందరం కలిసి ఆనందించేవాళ్ళం ఇందులో ప్రత్యేకంగా లూడో గురించి చెప్పాలంటే ఇది మా ఇంట్లో ఎక్కువగా ఆడిన గేమ్ లూడోలో వచ్చే మలుపులు అనూహ్యమైన మెలికలు ఎంతో ఉత్సాహాన్ని కలిగించేవి కుటుంబ సభ్యులంతా ఒకే చోట కూర్చుని లాక్డౌన్ సమయంలో మానసిక ఒత్తిడిని తగ్గించి బయటకి వెళ్ళకుండా ఈ గేమ్ ఆడుకునే వాళ్ళం ఈ అనుభవాలు మాకు ఒక విషయాన్ని నేర్పాయి బంధాలను బలంగా ఉంచడంలో క్రీడా పాత్ర ఎంతో ముఖ్యమైనది ఇండోర్ గేమ్స్ మా కుటుంబానికి మరింత దగ్గర చేయడమే కాకుండా మాకు మానసిక సంతోషాన్ని శాంతిని అందించాయి ఈ అనుభవాలు మేము ఎప్పటికీ మర్చిపోలేము ఇందులో ప్రత్యేకించి లూడో మరియు చెస్ని మేము మర్చిపోలేము మా ఫ్యామిలీ మా కుటుంబం ఇది చాలా అనూహ్యంగా మెలికలతో చాలా మంచిగా ఆడేవాళ్ళు నేను ఏం చెప్తున్నానంటే ఇండోర్ స్పోర్ట్స్ అంటే కోవిడ్ సమయంలో అందరికీ ఉపయోగపడతాయి ఇది మన భవిష్యత్తులో ఈ గేమ్స్ అనేవి ఈ ఆటలనేవి ఒక మనిషి యొక్క మేధా శక్తిని కూడా పెంచుతాయి ఇది నా అనుభవం మరియు అభిప్రాయం